హలో ఇక్కడ మేనేజర్ ఎవరండీ మీరేనాండీ మేమిక్కడ ఏం ఆర్డర్ పెట్టాం మీరేమిచ్చారు మాకు మేము బిర్యానీ ఆర్డర్ పెట్టాం అండీ మేము పార్సెం మేము పెట్టనే పెట్టలేదు మేం బిర్యానీ ఆర్డర్ పెడితే మాకు ఇది ఇలా ఎలా ఇస్తారండి మీరు మేమెంత దూరం నుంచి వచ్చామో మేమెంత ఆకలితో ఉన్నామో మేము ఒక ఆర్డర్ పెడితే మీరు ఇంకో ఆర్డర్తో చేసి ఇచ్చారు అలా ఎలా జరుగుతుందండి పొరపాటు మేము క్లారిటీగా చెప్పాము కదా మాకిది కా మేము బిర్యానీ ఆర్డర్ పెట్టాం పాస్తా కాదు అని అలా ఎలా మీరు ఇలా చేస్తారు మీరు మేము ఒకటి పెడితే ఇంకోకటి మాకెలా ఇస్తారు మీరు సరే ఇప్పటికైనా మాది మాకు తెచ్చియండి మేము ఏది ఆర్డర్ పెట్టామో అదే మాకు తిరిగి ఇవ్వండి బిర్యానీ ఐదారు నిమిషాల్లో మాకు తెచ్చియ్యాలండి మేము చాలా ఆకలితో ఉన్నాము